జీవితంలో కళ చాలా ముఖ్యం ఇది మనల్ని ప్రేరేపిస్తుంది మనల్ని ఆనందించేలా చేస్తుంది మనకు కొత్త కొత్త అర్థాలని కనుగొనడంలో సహాయపడుతుంది కళ మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది మనకు మన స్వత సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది కళ మన జీవితాలను మెరుగుపరచడానికి అనేక విధాలుగా సహాయపడుతుంది ఇది మనల్ని ప్రేమిస్తుంది కళ మనల్ని కొత్త ఆలోచనలు మరియు అన్వేషించడానికి ప్రేరేపించబడుతుంది ఇది మనల్ని మన లక్ష్యం వైపు చేరుకోవడానికి మరింత కృషి చేయడానికి ప్రేరేపిస్తుంది మనల్ని ఆనందించేలా చేస్తుంది కళ మనకు ఆనందం మరియు ఆనందాన్ని అందిస్తుంది ఇది మనల్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు మన జీవితాల నుండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది మనకు కొత్త కొత్త అర్థాలను కనుగొనడంలో సహాయపడుతుంది కళ మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత మెరుగ్గాను అందంగాను చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది మనకు మన జీవితాల యొక్క అర్ధాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగాను మెరుగ్గాను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది కళ మనకు వివిధ సంస్కృత మరియు వాటి గురించి తెలుసుకోవడంలో సహాయపడుతుంది ఇది మనకు మరింత సహనం మరియు అవగాహనను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది మనకు మన సొంత సృజనాత్మకను వ్యక్తపరచడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది కళ మనకు మన సొంత ఆలోచనలు మరియు భావాలను కళాత్మకంగా వ్యక్తపరచడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది ఇది మనకు మరింత సృజనాత్మక మరియు సంతోషంగా ఉండేలా సహాయపడుతుంది కళ మన జీవితాలను మరియు మన సమాజం మెరుగ్గా పనిచేయడానికి ఒక శక్తివంతమైన సాధనం ఇది మనకు మరింత ప్రేరేపితులనై ఆనందించేలా మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది